ఆ అవునండి ఎవరు ఓకే వెరీ గుడ్ కంగ్రాట్యులేషన్స్

ఆ ఓకే ఆ ఓకే సిఎస్ఈ పర్వాలేదు ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్లో సిఎస్ఈ కూడా చాలా బాగుంది మాథ్స్ అంటావా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వచ్చేసింది అది కూడా మాథ్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఏం ఉండదు ఓన్లీ ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది యం వన్ యం టూ యం త్రీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే నీకు సెకండ్ ఇయర్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అన్నావు కాబట్టి ఇందులో కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగానే వస్తాయి దానివల్ల ఇబ్బంది అయితే ఏమి లేదు ఈ రోజుల్లో డేటా అనలిస్ట్ అని డేటా సైంటిస్ట్ అని ఏఐ అని ఇవి చాలా కోర్సులు వచ్చాయి కాబట్టి మీరు ఇవి తీసుకుంటే మీకు ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది మీరు మెకానికల్ తీసుకుంటున్న అది ఇష్టం అంటున్నారు కాబట్టి అదైనా సరే చాలా బాగుంది మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లొచ్చు కోర్ సైడ్ కూడా మీరు మెకానికల్ తీసుకోవటం వల్ల వెళ్లొచ్చు కావాలంటే సాఫ్ట్వేర్ సైడ్ రావాలన్న కానీ మీరు రావొచ్చు దానివల్ల ప్లస్ దానివల్ల ప్రయార్ అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట అది మీరు ఏది చూస్ చేసుకుంటారు చెప్పండి చెప్పండి సీఎస్ఈ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కచ్చితంగా ఉండాలి అంటే మీరు ఫోర్ ఇయర్స్ చదువుతారు కాబట్టి వాళ్లు ప్రాక్టీస్ అయ్యి చేయిస్తారు దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో మీకున్న మీకున్న నాలెడ్జ్ ఇప్పుడు లేకపోయినా ఫోర్ ఇయర్స్ చదువుతారు కాబట్టి చిన్న చిన్నగా వాళ్ళ డెవలప్ చేస్తారు దానివల్ల పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు

ఆ కచ్చితంగా ఆ ఆ వెళ్లొచండి సాఫ్ట్వేర్ సైడ్ కూడా కోచింగ్ తీసుకొని వెళ్లొచ్చు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు మెకానిక్ సైడ్లో సాఫ్ట్వేర్ కుడా క్యాడ్ అవి వాటి ద్వారకూడ మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లొచ్చు దాంతోపాటు మీకు కోర్ సబ్జెక్ట్స్ కావాలంటే కోర్ సైడ్ కూడా మీరు వెళ్లిపోవచ్చు మెకానికల్ చాలామంది అబ్బాయిలు మెకానికల్ కూడా డిమాండ్ ఉంది అవి నేర్చుకోవడం వల్ల ఇపుడు రకరకాల షోరూంలు కూడా ఓపెన్ ఆవుతున్నాయి కంపనీస్ కానీ వీట్లాలో మెకానికల్ ఇంజనీర్స్కి చాలా మంచి ఆపర్చునిటీ వస్తునాయి అది కూడా చాలా బాగుంటుంది మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది మెకానికల్ అయిన కానీ ఆ ఆ వెళ్లొచ్చు ఎటు సైడ్ కావాలంటే అటు వెళ్లొచ్చు అండి ఆ ఓకే ఆల్ ది బెస్ట్